నాకు మా అక్క పెళ్ళి అంటే ఇంతకు ముందుకు ఒక ఒక సంవత్సరం క్రింద మా అక్కపెళ్ళి అయ్యిందన్నమాట అయితే పెళ్ళి అయ్యే సందర్భంలో అందరు చూట్టాలు వస్తారు ఇంకా ఒక రెండు రోజుల ముందు సంగీత కార్యక్రమం పెడతారు అయితే అప్పుడు సంగీత కార్యక్రమంలో అటు సైడు వాళ్ళు ఇటు సైడు వీళ్ళు అందరం కలిసి కొంత మంది ఒక రెండు రెండు భాగాలుగా అయ్యి సంగీత కార్యక్రమానికి పోటీ పెట్టుకొని అంటే ఎవరు బాగా పాడతారు ఎవరు ఎలాంటి పాటలు పాడతారు అని చెప్పేసి ఒక ఒక ఆట ఉంటుంది అయితే ఆ సంగీత కార్యక్రమంలో మేము అందరం కలిసి సంగీత్కి సంబంధించిన కొన్ని పాటలు మా మా సొంతంగా కొన్నీ క్రియేట్ చేసి పాడడం ఇంకా అమ్మాయికి సంబంధించిన పాటలు పాడటం ఇంకా చుట్టాలకు సంబంధించిన పాటలు పాడటం అంటే ఆ సందర్భానికి సంబంధించిన పాటలను పాడి ఎదుటివాళ్ళను చాలా సంతోషంగా ఆడిస్తుండే ఆడిస్తుండే ఇంకా ప్రతీ ఒక్కరు ఇంత బాగా పాడుతున్నారు అని చెప్పేసి అన్నారు అయితే మేము ఎక్కువగా అంటే సంగీత కార్యక్రమంలోనే పాటలు ఎక్కువగా పాడతారు ఎందుకంటే జనాలు వచ్చిన వాళ్ళందరూ సంగీత కార్యక్రమంలో ఎక్కువగా చాలా మంది పెద్దవాళ్ళు మన మనం పాట పా మనం పాడే పాటలని బాగా వింటూ వాళ్ళు యొక్క అర్ధం చేసుకుంటూ మంచిగా చెబుతుండే అన్నమాట అయితే ఆ కార్యక్రమంకి సంబంధించిన పాటలు మాత్రమే పాడాలి అప్పుడు అందరు చుట్టాలు ఉండడం వల్ల ఆ పాటలు పాడడం వల్ల ఎంతో మంచిగా అనిపిస్తుంది ఇంకా అందరి రాగం ఒకేలాగా రావడం పెళ్ళిలో ఇంకా చిన్న చిన్న ధావత్లలో కూడా అప్పగింతల అప్పుడు పాడటం ఇంకా పెళ్ళైన తరువాతకి అత్తగారింటికి వెళుతుంటే అప్పగింతలు పాడడం ఓ ఇంకా హారతి ఇస్తుంటే దేవుళ్ళ దగ్గర పాడడం అలా కొన్ని కొన్ని కార్యక్రమంలో మనం పాడటం వల్ల మంచిగా అనిపిస్తుంది ఎదుటివాళ్ళు చూసేవాళ్ళు కూడా చాలా బాగా పాడుతున్నారు అమ్మాయి రాగం బాగుంది అని చెప్పేసి అందరు అంటుండే అన్నమాట అయితే ఎక్కువగా నాకు అయితే సంగీత కార్యక్రమంలో పాటలు పాటలు పాడటం అంటే ఇష్టం ఎందుకంటే సంగీత సంగీత్లో చాలా మంది ఉంటారు ఇంకా ఆ కార్యక్రమానికి సంబంధించిన పాటలు ఎన్నెన్నో ఉంటాయి అప్పుడు మనకి నచ్చిన పాట మనం పాడటం వల్ల చాలా మంది చూసి ఆ అమ్మాయికి చాలా మంచిగా వచ్చు పాటలు అని చెప్పేసి అందరు మెచ్చుకుంటారు ఇంకా ఆ సంగీత ఆ సంగీత్ కార్యక్రమంలో పాటలు ప్రతీ ఒక్కటి అందులో భాగం అయ్యి ప్రతీ ఒక్కదానికి ఒక కలయిక అని ఉండి నుంచి ప్రతీ దానికి ఒక రాగం పెట్టి పాడుతుండే ఇంకా వేరే అమ్మమ్మ వాళ్ళు తాతలు కానీ ఇంకా పెళ్ళిరోజు కానీ ఇంకేమైనా ఉంటే వాళ్ళ పేర్లను బట్టి మనం ఆ పాటలను పాడటం వల్ల ఎంతో మంచిగా అనిపిస్తుండే ఇంకా పాటలు అందరితో ఉండి కలిసి పాడటం అంటే నాకు ఫుల్ ఇష్టం ఆ పాటలు పాడడం వల్ల వాళ్ళు ఒక సంతోషం ఇంకా ఆనందం వాళ్ళకి ఎలాంటి అలసట ఉన్న పోవడం అన్నీ జరుగుతాయి అందుకోసమనే నాకు ఎక్కువగా సంగీ సంగీత కార్యక్రమంలో పాటలు పాడటం అంటే చాలా ఇష్టం